ఐపీఎల్ లాంటి పెద్ద క్రీడా పోటీలు మన దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతాయి అవి ఎలాగో చూద్దాము ఐపీఎల్ లాంటి ఆటలు జరిగేటప్పుడు ఆ చాలామందికి ఉద్యోగాలు వస్తాయి స్టేడియంలలో పని చేసేవాళ్ళు అలాగే హోటల్స్లో పని చేసేవాళ్ళు అలాగే రవాణా రంగంలో పని చేసేవాళ్ళు ఇలా చాలామందికి ఉపాధి అనేది లభిస్తూ ఉంటుంది ఎందులో అనగా ఐపీఎల్ లాంటి పెద్ద క్రీడా పోటీ జరిగినప్పుడు ఆటలు జరిగే నగరాల్లో వ్యాపారాలు కూడా బాగానే జరుగుతూ ఉంటాయి అలాగే హోటల్స్ రెస్టారెంట్లు దుకాణాలు రవాణా ఇలా అన్ని వ్యాపారాలు లాభపడతాయి ఐపీఎల్ లాంటి ఆటల వల్ల మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అనేది లభిస్తుంది దీనివల్ల పర్యాటకులు అలాగే ఇతర దేశం వాళ్ళు కూడా వచ్చి చూస్తుంటారు ఇలాంటి ఐపీఎల్ లాంటి ఆటలు పెట్టుబడులు కూడా పెరుగుతాయి అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం అనేది వస్తుంది ఆటల వల్ల ప్రభుత్వం పన్నుల రూపంలో పన్నుల రూపంలో ఆదాయం పొందుతుంది స్టేడియం టికెట్లు వ్యాపారాల ద్వారా కూడా పన్నులు అనేవి వస్తాయి ఆర్థిక వృద్ధి ఈ ఆటల వల్ల దేశం మొత్తం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అలాగే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యాపారాలు కూడా లాభపడతాయి నా అభిప్రాయం వచ్చేసి ఐపీఎల్ లాంటి పెద్ద క్రీడా పోటీలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు మన దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది వీటివల్ల దేశానికి ఆదాయం వస్తుంది ప్రజలకు ఉపాధి లభిస్తుంది దేశానికి ప్రచారం కూడా లభిస్తుంది